హలో లత వెజిటేబుల్ మర్కెట్స్ మ్యామ్ నాకు స్పెషల్ వెజిటేబుల్స్కి ఏముంది

మన ఇంటిలో రేపు ఫంక్షన్ ఉంది కొంచెం ఆఫర్ డెలివరీ తీస్తారా హోమ్ డెలివరీ ఆహా రేట్ ఎంత ఉంది కావాలి కావాలి

డిస్కౌంట్ ఏమీలేదా పది పది కేజీ పర్చేస్ చేశాను కదా ఓకే ఓకే

కొత్తిమిర కరివేపాకు ఫ్రీగా ఇచ్చేస్తావా కొత్తిమిర కరివేపాకు సరే సరే రేపు కొంచెం ఫ్రెష్గా డెలివరీ చెయ్యండి అవును మేడం ఓకే మేడం ఓకే ఓకే